నాకు తెలిసిన రిటైల్ హొల్సెల్ మార్కెట్లు డిమార్టు రిలయన్సు మెట్రో వాల్మార్టు ట్రెండ్సు బ్రాండ్ ఫ్యాక్టరీ చందన బ్రదర్స్ ఆర్ఎస్ బ్రదర్స్ మొదలైనవి ఉన్నవి ఇటీవల కూరగాయల ధరలు ఇబ్బడి ముబ్బటిగా పెరిగాయి వాతావరణ పరిస్థితులను బట్టి ఆయా కూరగాయల ధరలు తగ్గుతున్నాయి మరికొన్ని సందర్భాలలో పెరుగుతున్నాయి దీనివల్ల డిమాండ్ని బట్టి సప్లైలో ధరలు పెరుగుదల తగ్గుదల సర్వసాధారణం అయిపోయాయి మరొక విషయం ఏమిటి అనగా ఆన్లైన్ షాపింగ్ అనేది ఎంతో సౌకర్యవంతమైనది అని చెప్పవచ్చు అరచేతిలోని ఫోన్ ద్వారా మన ఇంట్లో నుండి మనకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు మార్పులు చేర్పులు చేసుకునే వెసులుబాటు ఈ ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఉన్నది అంతేకాకుండా ఈ ఆన్లైన్ షాపింగ్ ముసుగులో జరుగుతున్న మోసాలు కూడా నిత్యం పెరుగుతుందడం పరిపాటి వీటిని గమనించుకొని ఆన్లైన్ షాపింగ్ చేయడం మంచిది